ఇప్పుడు చూశారంటే హెల్త్ కేర్ రంగులం చూసారంటే ఎక్కువగా కరప్షన్స్ అన్ని నడుస్తోంది లోపలికిపోయి చూసామంటే ఒక బెర్త్ పెద్ద డాక్టర్లు హాస్పటలు ఇది ఇలాగ ఎక్కువమంది చూసారంటే దబ్బులు వాడేది కమిషను అడిగేది అదని అడగవటమే తా అలా వద్దూ అయితే వాళ్ళందరూ అడుగుతారు ఎందుకంటే బెడ్ ఛార్జు తర్వాతా మందులుకు ఎక్కువ ఎక్కువ అమౌంటు వేసి దీనికి దీనికి దీనికి డబ్బులు పే చేయండి దీనికి పే చేయండి అలా అని చెప్పి లెక్కలు వేసి చెప్తారు ఒకనాటికి చూశారంటే ఒక బెడ్ ఛార్జ్ మాత్రం రెండు వేలు మూడు వేలు అదిలాగా తీస్కుంటున్నారు తర్వాత కాంట్రాక్ట్ బేస్లో కూడా ఈ ది తీసిస్తాం ఇంత మందులు ఇస్తాం దీనికి ఇంత డబ్బులు ఇవండీ అని చెప్పి లెక్క వేసి ఇస్తారు దాంట్లో ఎంతో కరప్షన్స్ నడుస్తోంది తర్వాత చూశారంటే

డాక్టర్సు ఇప్పుడు ఒక్క మంది చూశారంటే ఒళ్ళు చలిలా అలా అని చెప్పి వస్తే వాళ్ళకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాగా పై ఒళ్ళు బాగా చేసి పంపిస్తాము అలా అని చెప్తామంటే దానికి ఒక నాటికీ చూశారంటే వాళ్ళు బెడ్ ఛార్జు తర్వాత మెడిషన్సు మందులు అవన్నీ ఇచ్చి చూశారంటే ఎక్కువైనా డబ్బులు ఇచ్చి ఇది చేయండి ఇది తీస్కోని రండీ ఒక ఒకటి పని ఉండదు అయితే అది తీస్కోని రండీ తీసుకొస్తెనే మనం పై బాగా చెయమాల్తును మీరు తీస్కోని రండీ అలాని చెప్పి నిర్బంధించి తీస్కొనిరమ్మని చెప్పి దానికొక బిల్ వేసి దానికి డబ్బులుతీసి ఇలాని చేస్కుంటారు ఒక చిత్రంలో కూడా చూసాను ఒక మంది చూశారంటే ఇంట్లోంచి వచ్చేప్పుడే చనిపినారు అయితే డాక్టర్లూ లోపలకు తీసుకొనిపోయి ఆయనకు ఆయనకు చూశారంటే మందులిచ్చేది ట్రూప్ టుప్స్ ఎక్కిపిచ్చేది అలాని చేసుకుని ఒక టూ టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత వచ్చి మేమెంతో ట్రై చేసాము అయితే ఆయనకు చూశారంటే వాళ్ళు చనిపోయినారు వాళ్ళే హెల్త్ కోఅపరేట్ చేయలేదు అలా అని చెప్పి వాళ్ళు చనిపోయినారు అలా అని చెప్పి ఒక లక్షలు వచ్చి తీసునేట్టుగా ఒక చిత్రం ఉంది ఆ చిత్రం గుర్తులేవట్లేదు అయితే వచ్చి అది ఒక ఎక్సామ్పుల్గా చెప్తారు అయినా ఎంతోమంది అదిలాగా నిర్బంధంలో ఉండివుంటారు నా తర్వాత చూశారంటే

ఇప్పుడు చూశారంటే పిల్లలకు ఒక జలుబో దగ్గో ఏవైన ఉండిపోయినామంటే ఏవైన ఒక మా ఒక మందులనో అది సరిచేయవచ్చు అయితే డాక్టర్లని చూశారంటే ఎక్కువ ఒక ఒక ఒక్క ఏడాదీ బిడ్డకు చూశారంటే పదీ మందులు రాసిస్తారు ఎందుకు పదిమందుల్నీ తెలివట్లేదు ఎనర్జీ డ్రింక్ చెప్తారు ఇది వేస్తే ఇది పో ఇది పోసారంటే బాగుంటును పిల్లలకు ఇది పోయండి అని చెప్పి ఒక పది మంది అంతా చిన్న రుసుక్కి ఇస్తారు అయితే అది అంత అవసరం లేదు అయితే ఇస్తారు దాంట్లో దబ్బు పీగటం జరుగుతుంది ఇదేన్ని వచ్చి చూశారంటే ఇంత కరప్షన్స్ నడుస్తుంది హెల్త్ కేర్లలో రంగుళంలో ఇలాంటి జరిగేది వచ్చి ఒక్కొక్క ప్రజలకు అది ఎంత కష్టం మిడిల్ క్లాసు అయినా లో మిడిల్ క్లాసు అయినా అందరికీ అదని ఎంత కష్టంగా ఎంత నిర్బంధంలో వాళ్ళని చేస్తారు తెలుసా ఇదని చేస్కుంటే వాళ్ళు ఎలా వాళ్ళు బతుకులెక్కువగా అడుగెత్తి పెట్టి వాళ్ళు బాగా బతికేది ఇలాని చేస్కుంటే బాగుండదు కదా ఇదే హెల్త్ కేర్డీ రంగుళంలో నడిచే కరప్షన్సు